గుడ్ మార్నింగ్ సార్ శ్రీ అంజలి డాబా రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాము సార్ నిన్న ఒక ఆర్డర్ వన్ వన్ వన్ అవర్ ముందర డెలివరీ చేశాము సార్ ఇంకా ఆర్డర్ రాలేదు మీరు ఇంతకు మేము చేసినాము సందేశము లేదు మెసేజ్ ను చూసారా లేదా మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు మాకు మెసెజ్ పెట్టలేదు తిరిగి కాల్ చేయలేదు మాటర్ వస్తుందా లేదా మాకు ఇక్కడ ఆహారం టైమ్ అవుతుంది రేపు రేపు మాకు పది గంటలకి పెళ్లి కార్యక్రమం ఉంది పెళ్లి కార్యములు భోజనాలు ఉన్నాయి మరి మీకు కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు మీ ఆర్డర్ ఆర్డర్ మీకు డెలివరీ బాయ్ కూడా మీ రెస్పాండ్ అవట్లేదు మీ మీరు ఆర్డర్ తెలుసుకోడానికి ఒక యాప్ లేదు మరియు ఆర్డర్ ట్రాకింగ్ చేయటానికి ఒక సిస్టమ్ లేదా నెట్ వర్క్ చెయ్యాలి ఒక సిబ్బందిని పెట్టాలి మరియు ఒక స్టాప్ ను పెట్టి ఒక నంబరు ఇవ్వాలి సార్ మాకు ఆర్డర్ ఇన్ టైమ్ లో రాకపోతే మాకిక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎమ్ విధంగా రెస్పాండ్ అవట్లేదు ఈ ఆర్డర్ ను మాకు ఇస్తారా ఇవ్వరా లేకపోతే యాక్సప్ట్ చేశారో లేదా రిజెక్ట్ చేశారో మాకెలా తెలుస్తుంది సార్ అందుకే మాకు ఒక యాప్ ద్వార మాకు లొకేషన్ ద్వారా మేము పంపించిన లొకేషన్ కి ట్రాకింగ్ అయిందా లేదా ఆర్డర్ డెలివరీ అయిందా లేదా ఒక యాప్ ద్వారా లేదా ఒక సిస్టమ్ ద్వారా మాకు పంపించి మాకేదో చెప్పాలి కానీ సార్ మరి ఇలా చెప్పతే ఇలాగైతే ఎలాగా సార్ అందుకు మీరు ఒక యాప్ ను శ్రద్ధ వహించి ఒక స్టాఫ్ ను పెట్టిన తరువాత వాళ్లు ట్రాకింగ్ అడ్రెస్సు ద్వారా తెలుసుకొని మాకు చెప్తారు అందుకని మరి తిరస్కరించేరా లేదా ఇలా మరలా రిపీట్ అవ్వకుండా చూసుకోండి సార్ మాకు ఇన్ టైమ్ లో ఆర్డర్ వస్తుంది డెలివరీ వస్తుంది మీరు మరలా కాల్ చేస్తాను మీరు చెప్పండి కానీ ఇలాగైతే చాలామంది అహా ఆకలితోని మరియు నమ్మకంతోని ఉంటారు కద సార్ మీ మీద ఇలాగైతే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మా ఇలా మరల ఈ సమస్య మరల రిపీట్ అవకుండా చూసుకోండి సార్ థ్యాంక్ యూ సార్